ఖచ్చితంగా నేను ప్రయాణికులు ప్రయాణం చేసే బస్సుని వర్ణించగలను ఎందుకంటే నేను ఒక ప్రయాణికుడిని కాబట్టి బస్సు అనేది డీజిల్ అనే శక్తితో నడిచే వాహనం ఇది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రజలను మోయడానికి ఉపయోగిస్తారు బస్సు లో డ్రైవర్ సీట్ పైన సామాను పెట్టుకునే అర కిటికీలు మరియు సీట్లు ఉంటాయి డ్రైవర్ సీట్ బస్సు యొక్క ముందు భాగంలో ఉంటుంది ఇది డ్రైవర్ కి బస్సులు నడపడానికి మరియు నియంత్రించడానికి అవసరమైన అన్ని సాధనాలు మరియు సాధనాలను కలిగి ఉంటుంది పైన సామాను పెట్టుకునే అర బస్సు యొక్క పైన ఉంటుంది ఇది ప్రయాణికులు తమ సామాను ఉంచడానికి ఉపయోగిస్తారు కిటికీలు బస్సు యొక్క ముఖ్య భాగంలో ఉంటాయి ఇవి ప్రయాణికులు బయట ప్రపంచాన్ని చూడటానికి మరియు గాలిని పీల్చుకోవడానికి అనుమతిస్తాయి సీట్లు బస్సు యొక్క లోపలి భాగంలో ఉంటాయి ఇవి ప్రయాణికులు కూర్చోవడానికి మరియు ప్రయాణించడానికి ఉపయోగిస్తారు నేను బస్సు లో చాలాసార్లు ప్రయాణించాను నేను చిన్నప్పటినుండి బస్సు ల్లో ప్రయాణించడం ప్రారంభించాను మరియు నేను చాలాసార్లు నా కుటుంబం మరియు స్నేహితులతో బస్సు లో ప్రయాణించాను నేను బస్సు లో చాలా దూరం ప్రయాణించాను భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళాను నేను బస్సు లో చాలా మంచి అనుభవాలను కలిగి ఉన్నాను నేను కొత్త ప్రదేశాలను చూడటానికి మరియు కొత్త ప్రజలను కలవడానికి బస్సు ఉపయోగించాను నేను బస్సు లో కొన్ని స్నేహితులను కూడా కలిగాను నేను బస్సు ను సౌకర్యవంతమైన మరియు ప్రభావంతమైన ప్రయాణ మార్గంగా కనుగొన్నాను ఇది ఒక ఖరీదైన మార్గం కాదు మరియు మరి అనేక ప్రదేశాలను చూడటానికి మరియు అనేక ప్రజలను కలవడానికి అనుమతిస్తుంది మీరు ఎప్పుడైనా బస్సు లో ప్రయాణించాలనుకుంటే ఒక నేను దానిని సిపార్సు చేస్తున్నాను ఇది ఒక అద్భుత అనుభవం